ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిది నాలుగు ఐదు రెండు వేల పద్దెనిమిది నాలుగు నాలుగు రెండు వేల పదిహేడు ఐదు మూడు రెండు వేల పంతొమ్మిది నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండు